నేను సాధారణంగా ఆహార పదార్థాలని ఆన్లైన్ మాధ్యమంలో కన్నా ఇంటి వద్దనే తయారు చేసుకొని తినడానికి ఇష్టపడుతు ఉంటాను కానీ నేను ఒక సందర్భం చెప్తాను ఆ సందర్భం ఏంటంటే అది నాకు చాలా కఠినమైన సందర్భం ఆ సందర్భంలో నాకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఆర్డర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని నేను నాకు వేరే దారి లేకపోయి లేదు ఆ సందర్భం ఏమిటంటే మా ఇంట్లో మా వాళ్ళు ఎవరికి ఒంట్లో బాగలేక పోయింది నేను బాగా ఉన్నాను వాళ్ళు మటుకు వాళ్ళకి ఇడ్లీ అలాంటివి కావాలి అవి నేను ఆర్డర్ చేయాల్సిందే ఎందుకంటే మా చుట్టుపక్కల ఏ షాపులు ఇలాంటివి ఏమీ లేవు పైగా నేను స్వయంగా తొక్కుకు వెళ్ళాలంటే ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది మా ఇంటి వద్ద వాహనం కూడా లేకపోలేదు ఇంక చివరికి నేనేం చేశాను అంటే నా దగ్గరలో ఉన్న మొబైల్ తీసుకుని అందులో ఈ ఆన్లైన్ మాధ్యమంలో నేను కొనుక్కో దలుచుకున్నాను నేను నాకు కావాల్సిన మా ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందు బిళ్ళలు ఇంకా ఆహార పదార్థాలు మంచివి అక్కడు ఉన్న మంచి రెస్టారెంట్లో ఆన్లైన్ మాధ్యమం జోమాటో ద్వారా ఆర్డర్ పెట్టాను నేను అసలు అనుకోలేదు ఎందుకంటే ఆ సమయంలో వర్షం కూడా పిడుగులతో గట్టిగా ఉరుములు పిడుగులు గట్టిగా పడుతు ఉంది ఇంకా మా మా చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేరకు కరెంటు కూడా లేదు ఇంకా వారు నా ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారు అనుకున్నాను అలాగే జరిగింది రెండు మూడుసార్లు అయినా సరే నేను ఈసారి వేరే రెస్టారెంట్ తాలుకుకి పెట్టాను అంటే ఆ ముందు రెండు మూడు సార్లు వారు క్యాన్సిల్ చేసింది నేను జోమాటోలో పెట్టింది కాదు స్విగ్గిలో పెట్టింది తర్వాత నేను జోమాటో ఓపెన్ చేసి అందులో ఉన్న ఈ రెస్టారెంట్లు కాకుండా వేరే రెస్టారెంట్లో పెట్టడం జరిగింది వాళ్ళు వెంటనే నా ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి ఆ డెలివరీ బాయ్ కూడా అంత వర్షంలో నా ఫోన్ కాల్నీ యాక్సెప్ట్ చేసి నాకు సరైన సమాచారం ఇచ్చేవాడు ఇంకా అతనికి ఫోన్లు చేస్తే అతనికి మంచి అడ్రస్ నేను చెప్పడం జరిగింది మా ఇంటి అడ్రస్ వారు అలాగే జాగ్రత్తగా నేను ఆర్డర్ చేసిన గంటలోపు నా ఆహార పదార్థాలు నా దగ్గర ఉంచారు నేను చాలా భయం భయంగా ఉన్నాను ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాతావరణ అసలు బాగలేదు వర్షం కాబట్టి వాళ్ళు ఏమన్నా పొద్దున వండిన ఆహార పదార్థాలు నాకు సాయంత్రానికి అందచేస్తున్నారా ఏంటి అనుకున్నాను ఇంకా నేను అలా భయం భయంగా నా పార్సెల్ని పట్టుకున్నప్పుడు నాకు అర్థం అయిపోయింది అది ఫ్రెష్గా ఉంది అని అంటే నేను అనుకోవచ్చు అది వేడి చేసి ఇచ్చేసారని అనుకున్న ఉద్దేశంలో ఉన్నాను కానీ ఆ తర్వాత తను ఓపెన్ చేసి ఎంత వేడి చేసిన మనం తిన్నప్పుడు తెలిసిపోతుంది కదా అంటే నేను కుకింగ్ అనేది నాకు చాలా ఇంట్రస్ట్ నేను ఆహార పదార్థాలు యొక్క ఫస్ట్ బయటకి నేను చెప్పగలుగుతాను అది ఇప్పుడుదా పొద్దునదా అని నేను నాకున్న ఆ అనుభవం వల్ల నేను వెంటనే వీళ్ళు పంపించిన ఆహార పదార్ధాల్ని టేస్ట్ చేసినాక నాకు అనిపించింది వీళ్ళు ఎప్పడిదో కాదు మంచిగా ఇప్పుడే చేశారని అంత వర్షంలో ఆ డెలివరీ బాయ్ నా చంతన ఆహార పదార్థాలు తెచ్చినందుకు వారికి నేను ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాను ఇంకా ఆ రెస్టారెంట్ అంత వర్షం లేనప్పుడు అంత భయంకరంగా వాతావరణం ఉన్నప్పుడు వారు నా కోసం మంచి ఆరోగ్యకరమైన ఆహారం కూడా పంపించినందుకు నేను వారిని మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది